నా కాకినాడ జిల్లాలో దగ్గరలో చాలా కళాశాలలు అందుబాటులో ఉన్నాయి ఒక పిల్లవాడు విద్యార్థి తన నర్సరీ దగ్గర నుండి డిగ్రీ వరకు చదువుకోవడానికి మన దానికి తదితర కళాశాలను ఎంచుకోవడానికి పెద్ద కష్టపడనవసరం లేదు వీళ్ల కష్టమల్లా ఎక్కడ మొదలవుతుంది అంటే పాలిటెక్నిక్ చేసే విద్యార్థులు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లు తెలుసుకోవడం అందుబాటులోకి అక్కడ మంచిది ఎంచుకోవడంలో కష్టపడతారు ఎందుకంటే మంచి కాలేజీ ఏమో పైసలు ఎక్కువ వసూలు చేస్తాయి ఇంకా దాని గురించి పక్కన పెట్టినట్లు అయితే మనకి ఎంసీఏ లాంటి విద్యార్థులు వాళ్ళకి కావాల్సిన కాలేజీలని ఎంచుకోవడానికి కొంచెం కష్టంగానే భావించవచ్చు కష్టమైనా సరే మా కాకినాడలో చాలా వరకు చదువులు సంబంధించినవి ఇక్కడ అందుబాటులోనే ఉంటాయి వేరే జిల్లాలకు వెళ్ళవలసిన అవసరం పెద్దగా లేదు మా కాకినాడ జిల్లాలో ఉంటే సరిపోతుంది అయితే మనకి కాకినాడ జిల్లాలో కళాశాలలు కొన్ని బాలేనప్పటికీ కొన్ని కళాశాలలు చాలా విద్యను అందించి చాలా మంది విద్యార్థులను ఉద్ధరించి బయటికి పంపుతున్నాయి ఉద్ధరించడం అంటే వాళ్లకి విద్యతో పాటు విద్య యొక్క సారాన్ని నింపుతున్నారు అందుకే ఇక్కడ కాకినాడ విద్యార్థులు చాలా తెలివైన వారు ఇంకా ఎక్కడైనా రాణించగలరు ఇది నా అభిప్రాయము